చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పంటలు పండించేటప్పుడు ఒక ఒక రైతు యూరియా బస్తా గాని పొటాష్ బస్తా గాని వేస్తే ఇంకో రైతు తను ఒక బస్తా వేసాడు కదా మనం ఇంకో రెండు మూడు బస్తాలు ఎక్స్ట్రా వేసి దిగుబడి ఎక్కువ పండించేద్దామని అనుకుంటారు కానీ నిజం ఏంటంటే అలా ఎక్కువ మనం ఎప్పుడైతే కెమికల్స్ యూస్ చేసామో మనం ఎక్కువ వాడేమో దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ మనకి క్రా మన పంట అనేది దిగుబడి రాదు నాశనం అయిపోద్ది అంటే పురుగు చచ్చిపోవడానికి వేస్తారు అది ఎంత వేయ్యాలి పురుగు చచ్చిపోయినంత వరకు మనం చూసుకోవాలి కానీ అలానే దిగుబడి వచ్చేయాలి అన్న ఆలోచనతో వేస్తే మాత్రం పంట ఎప్పుడు దిగుబడి రాదు ఎందుకంటే ఇప్పుడు మనకు తగ్గిపోవాలి కదా అనేసి మనము ఒక టాబ్లెట్ వేసుకుంటాము కానీ మొత్తానికి తగ్గిపోవాలని అన్ని ఒకసారి వేసుకోలేము అలానే పంటల్లో కూడా మనము ఏదైనా ఒకటి వాడేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎందుకు వాడాలి పురుగు ఇంకా వేరే వేరే ఆలోచన లేదా కెమికల్ వేస్తేనే పోతుందా అన్న ఆలోచన ఏ రైతుకి లేదు ఇప్పుడు రైతులందరూ దిగుబడి వచ్చేస్తుంది ఎలా పోతే ఏంటి పంట నేల ఎలా నాశనం అయిపోతే ఏంటి ఇప్పుడు ఆ కెమికల్స్ వేయడం నేల అనేది చాలా కలుషితం అయిపోతుంది మళ్ళీ దాన్ని మామూలు స్థితికి తీసుకురావాలి అంటే ఒక వన్ ఒక సంవత్సరం అయినా పడతుంది ఒక సంవత్సరం అంతా అది కంప్లీట్ గా వదిలేసి మనం ఏ పంట వేయకుండా ఓన్లీ ఆవు పేడ గాని ఇలాంటి డ్రై డ్రై అయిపోయిన డంగ్ డ్రై అయిపోయిన ఆవు పేడ మనం వేసి దున్నిస్తే అప్పుడు మనకు నేల అనేది మామూలు స్థితిలోకి వస్తుంది అప్పుడు వరకు నేల అనేది మామూలు స్థితికి రాదు ఎందువల్ల అంటే ఈ కెమికల్స్ యూస్ చేయడం వల్ల నేల సత్తువ అనేది పోతుంది ఆ భూమి సత్తువ పోయిన తర్వాత మనం ఎలాంటి కూరగాయలు తిన్న ఎలాంటి బియ్యం తిన్న ఆ నెలలో పండించుకున్న సత్తులేని సత్తులేని భూములను ఎలాంటి తింటే ఏంటి దాని మీద మనం కొట్టు మీద కొనుక్కొని తినడం మేలు అలాంటిది రైతులందరూ ఇలా చేయడం వల్ల నేల అనేది నాశనం అయిపోతుంది అంటే కలుషితం అయిపోయి ఇంకా ఎలాగంటే కంప్లీట్ గా డ్రాట్ లాగా అయిపోయి నీరు లేక ఎండిపోయిన రోజులు కూడా ఉన్నాయి లా భూములు ఈ భూముల మీద ఇంకా ఇటుక బట్టీలెట్టడం ఇలాంటివి అన్ని చేయడం పండించిన భూమి మీద ఎప్పుడు ఇటుక బట్టీలు ఇలాంటి ఇండస్ట్రీస్ మాత్రం పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఇంకా నేలనేది సత్తువు పోతుంది ఆ వేడి వల్ల ఇంకా ఏదన్న పంటేసిన కూరగాయలు వేసుకున్న సరే పండడం జరగట్లేదు ఇలా చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కానీ అసలు విషయం చెప్పిన సరే వాళ్ళు వినే స్థితిలో అయితే లేరు ఇలాంటి స్థితిలో ఎవరికి రాకూడదు ఇలా కొంచెం ఆర్గానిక్ గా వెళ్ళాలి రైతులు వెళ్తేనే మా తర్వాత మనుషుల్లా అనేది నార్మల్ మనుషుల్లా అనేది వస్తుంది రైతుల్లోనే లేకపోతే నార్మల్ మనుషుల్లో ఇంకా ఎలా వస్తుంది